మాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం నేను ఎన్నో వీడియో గేమ్స్ని ఆడాను ఫ్రీ ఫైర్ పబ్జి జిటిఏ లూడో లూడో రమ్మీ ఎన్నో ఆడాను ఇలా వీడియో గేమ్స్ అనేది చాలా ఇష్టం ఇప్పట్లో ఎన్నో వీడియో గేమ్స్ వచ్చాయి నాకు ప్లే స్టోర్లో చాలా వీడియో గేమ్స్ దొరుకుతాయి ఫ్రీ ఫైర్ అనేది అందులో యాభై మంది ఉంటారు ప్రతి జోన్లో చాలామంది చనిపోతూ ఉంటారు ఇందులో యాభై మంది ఉంటారు లాస్ట్కి ఎవరైతే మిలుగుతారో దాన్ని బొయ్య అని పిలుస్తారు అప్పుడే మనం గెలిచినట్టు ఇంకా పబ్జి కూడా సేమ్ అలాంటిదే ఇందులో కూడా కానీ ఇందులో గంట గేమ్ ఉంటుంది ఇందులో వంద మంది ఉంటారు వంద మంది చాలా త్రీ ఇట్ల త్రీ త్రీ జోన్స్ వస్తూ ఉంటాయి అందులో ఆటగాళ్ళు తగ్గుతూ ఉంటారు అలా గేమ్ ముందుకు సాగుతూ ఉంటుంది మనం ఇందులో కార్లు బైక్స్ బస్సెస్ అన్ని చాలా ఉంటాయి అందులో వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి కొన్ని చోట్లకి వెళ్ళి అందరిని చంపుతూ లాస్ట్కి మనం గెలుస్తాము ఇంకా లూడో కూడా చాలా మంచి ఆట ఇందులో నాకు ఇది కూడా చాలా ఇష్టం ఇందులో మనం కుటుంబతో స్నేహాలతో కలిసి స్నేహితులతో కలిసి కూర్చొని ఆడుకోవచ్చు ఇంకా డబ్ల్యుడబ్ల్యుఈ అనేది కూడా ఒక వీడియో గేమ్ ఇందులో పెద్ద పెద్ద ఆటగాళ్ళు డబులు మొత్తం పెద్దపెద్ద ఆటగాళ్ళు ఉంటారు వాడిని ఓడించుకుంటూ కొట్టతో ఎన్నో స్కిల్స్తో కొట్టవచ్చు అలా కొడుతూ ఉంటే వాళ్ళ కింద పడుతూ ఉంటారు లాస్ట్కి మనం గెలుస్తాము పబ్జి అనేది చాలా మంచి ఆట ఇందులో చాలా గంటల కొద్ది మనం ఆడుకోవచ్చు మొబైల్లో వీడియో గేమ్ చాలా మంచిగా చక్కగా కూర్చొని ఆడుకోవచ్చు ఇందులో వంద మంది ఉంటారు కానీ అంత సాధ్యమైన ఆట కాదు గంటల కొద్ది కూర్చొని ఆడితే మాత్రం సాధ్యం కలదు ఇందులో వంద మంది ఉంటారు కానీ ర్యాంక్ వైస్ మంది వస్తూ ఉంటారు ర్యాంక్ ర్యాంక్ ఉంటుంది వివిధ బట్టలు ఉంటాయి నా బొమ్మకు రిబితం బట్టలు ఉంటాయి గన్ సీన్స్ ఉంటాయి అలా ఎన్నో ఉంటాయి పబ్జిలో ఇంకా ర్యాంకు కూడా అతి అతి ముఖ్యమైనది ర్యాంక్ ర్యాంక్ ఉంటే మనది బోర్డులో పైన చూపిస్తూ ఉంటుంది మనం మంచిగా చక్కగా ఆడామనుకో లాస్ట్కి గెలవవచ్చు జోన్లో ఇరికి జోన్లో ఇరికినమనుకో ముందుకు వెళ్ళలేం మన హెల్త్ని మింగేస్తూ ఉంటుంది అది ముందుకు సాగుతూ వెళ్ళాలి ఫ్రీ ఫైర్ అనేది కూడా సేమ్ అంతే కానీ ఇందులో అర్థగంట మాత్రమే గేమ్ ఉంటుంది తొందర చాలా తొందర అయిపోతుంది గేమ్ అనేది ఇందులో యాభై మంది ఉంటారు పబ్జిలో వంద మంది ఉంటారు చక్కగా ఆడుకుంటూ ఉండొచ్చు టైం పాస్ చేయవచ్చు సమయాన్ని ముందు గడుపుతూ ఉండొచ్చు ఖాళీ సమయంలో ఈ వీడియో గేమ్స్ నేను ఆడుతూ ఉంటాను ఇలా ఎన్నో వీడియో గేమ్స్ నేను ఆడాను చేశాను చక్కగా ఆడుకుంటూ ఉండొచ్చు ఖాళీ సమయాన్ని ముందుకు జరుపుతూ ఉండొచ్చు ఇలా ఆ సమయాన్ని గడుపుతూ ఉంటాను చాలా సమయంలో నేను పబ్జి ఆడు పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటాను అతి కొంత సమయంలో లూడో ఆడుతూ ఉంటాను మన కుటుంబంతో స్నేహితులతో కలిసి కుటుంబంతో స్నేహితులతో కలిసి చక్కగా లూడో ఆడుకుంటూ కూర్చుంటాను అలా ఆడుతూ చాలా సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటాను మనం ఇంకా పబ్జి అనేది చాలా మంచి ఆట ఇందులో వంద మంది కలిసి వంద మంది ఉంటేనే ఇప్పుడు ఒక మ్యాప్లో మంచిగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఆడవచ్చు చక్కగా మంచిగా ఆడుకోవచ్చు ఖాళీ సమయంలో నేను ఇలా ఇలానే వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాను ఇంకా ఎన్నో వీడియో గేమ్స్ ఉన్నాయి పబ్జి ఫ్రీ ఫైర్ లూడో అనేది రమ్మీ డబ్ల్యుడబ్ల్యుఈ అని ఎన్నో గేమ్స్ ఉన్నాయి చక్కగా ఖాళీ సమయంలో నేను ఆడు ఆడుతూనే ఉంటాను చక్కగా నాలుగు ఐదు గంటలు నేను ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఉంటాను చక్కగా ఆడుకోవచ్చు ఖాళీ సమయాన్ని ముందుకు నడప నడపవచ్చు చక్కగా ఆడుకుంటూ కూర్చోవచ్చు నాకు పబ్జి అనేది పబ్జి ఫ్రీ ఫైర్ అనేది ఆట నాకు చాలా ఇష్టం మంచిగా అందరిని చంపుతుంటూ ర్యాంక్ని ముందుకి పుష్ చేసుకుంటూ చక్కగా ఆడుకుంటాను మా స్నేహితులతో కలిసి రూమ్ క్రియేట్ చేసుకుని రూమ్ కార్డ్స్ కానీ ఎన్నో అలా ఎన్నో ర్యాంక్ మ్యాచెస్ ఆడాను మంచిగా ఆడుకుంటూ ఉంటే మన ర్యాంక్ కూడా ముందుకు చక్కగా పుష్ అవుతుంది